హలో డాక్టర్ గుడ్ మార్నింగ్ డాక్టర్ ఇప్పుడు కొంచెం అప్పుడు మీ దగ్గరకు విజిట్ అయ్యానుగా డాక్టర్ ఇప్పుడు గమ్స్ వేయించుకున్నగా సార్ కానీ ఇప్పుడు నాకు కొంచెం ఎందుకో బాగవుతుంది ఫుడ్ తినేటప్పుడు గానీ నీళ్ళు తాగేటప్పుడు కూడా పెయిన్ అకుతుంది సార్ సివియర్ పెయిన్ అని కాదు కానీ అది తింటే గానీ ఏదన్నా నీళ్ళు తాగితే గానీ పెయిన్ ఎక్కువ అవుతుంది రెగ్యులర్గా వాడుతున్న ఈ మధ్య కొంచెం ఒక వన్ ఇయర్ వాడలేకుండే బయటకి వెళ్ళే ఫంక్షన్ ఉంది అని అందువల్ల అవుతుందా అని డౌట్ ఏం లేదు సార్ రెగ్యులర్ సార్ రెగ్యులర్ వైట్ టీత్ది కావాలి ఓకే ఇప్పుడు ఎలాంటి ఫుడ్ నేను తినాలి సార్ ఓకే సార్ ఓకే సార్ త్యాంక్ యూ సార్ ఓకే సార్ త్యాంక్ త్యాంక్